చెప్పండి సార్ ఆ అవును సార్ ఆ చెప్పండి సార్

అంటే నేను దగ్గరలో లేను సార్ నేను బయటికి వచ్చాను ఫీవర్ ఎప్పటి నుంచి వస్తుంది సార్ ఉదయం వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాడు ట్యాబ్లెట్స్ ఏమన్నా ఇచ్చారా

ఓకే సార్

దగ్గరలో రావడానికి కూడా నేను దగ్గరలో లేను టైమ్ పట్టేలా ఉంది అంటే మీరు అలానే కొంచం ట్యాబ్లెట్స్ వేశారు కాబట్టి కొంత సేపు అలానే ఉంటే తర్వాత నేనేమన్నా ప్రాబ్లమ్ ఉంటే మా రిలెటివ్స్ వాళ్ళని ఎవరినన్నా పంపిస్తాను స్కూల్ దగ్గరికి ఓకే నా సార్ ఓకే సార్ తెస్తాను సార్ తెలిసిన వాళ్లనే పంపిస్తాను స్కూల్ దగ్గరికి ఓకే సార్ అంటే మళ్ళీ ఏమన్నా ఉంటే ట్యాబ్లెట్స్ ఇవ్వండి సార్ కొంచం సార్ కుదురుతుందో లేదో ఒక మాట చెప్తాను సార్ ఒక వేళ వస్తారేమో సరే సార్ పంపిస్తున్నాను సార్ అక్కడికి ఓకే సార్ ఓకే సార్ అంటే డల్ గా ఉన్నాడా బాగా యాక్టీవ్ గానే ఉన్నాడా ఆ తీసుకెళ్లాడు సార్ తెచ్చాడు లంచ్ తెచ్చాడు సార్ ఆ వీలుంటే ట్రై చేయండి సార్ ఇక్కడ దగ్గరలో లేను కదా ఓకే సార్ నేను ఒక టైమ్ చూసుకుని వస్తాను లేదా నాకు కుదరకపోతే తెలిసిన వాళ్ళని అయినా స్కూల్ దగ్గరికి పంపిస్తాను అంటే ఒక వన్ అవర్ తర్వాత అయితే పంపిస్తాను సార్ అవును సార్ అప్పటి వరకు మీరు కొంచం చూసుకోండి సార్ జాగ్రత్తగా ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ సార్